హలో ఎవరు చెప్పండి

నార్మల్గా ఉన్నాయి అండి ప్రాబ్లం అంటే మెడిసిన్ వాడాలి అండి థౌసండ్ అవుతుంది థౌసండ్

రేపు

అప్పుడు చెప్తాను అండి

మీరు వస్తారుగా నేను అప్పుడు చెప్తాను చూసి

సరే